శారీరక శ్రమ లేకపోవడం వల్ల వివిధ రోగాలు మనకు ఏర్పడతాయి అన్నమాట ముఖ్యంగా శరీరానికి శ్రమ అనేది లేకపోతే ఆహ తీసుకున్న ఆహారం వల్ల మనలో స్థూలకాయం అనేది పెరుగుతుంది ఇంకా హృదయానికి సంబంధించిన వ్యాధులు అంటే జబ్బులు కూడా ఎక్కువ అవుతాయి ఆరోగ్యం దెబ్బతింటుంది రక్తపోటు కొలెస్ట్రాలు మనలో పెరుగుతుంది దాంతోపాటు బీపీ షుగర్ అనేవి కూడా ఎక్కువ అవుతాయి ఇక దాంతోపాటు బలహీనతలు క్రమక్రమంగా మనలో పెరుగుతాయి అంటే కండరాలు బలహీనం అవుతాయి జాయింట్లు కూడా దెబ్బతీస్తాయి ఇంకా మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి అంటే మెదడు పనితీరు ప్రభావం కూడా తగ్గిపోతుంది అంటే చూపు తగ్గిపోతుంది శ్రమ లేకపోతే డిప్రెషన్ ఆందోళనలు వంటి సమస్యలు కూడా మనలో పెరుగుతాయి మరి శరీర శరీర విధంగా నిద్రపోకపోతే కూడా శరీరం అలసిపోతుంది ఆ విధంగా మనలో ఉన్న జబ్బు అనేది ఇంకా పెరుగుతుంది ఇంకా మనలో ఉన్న శారీరక శ్రమ రోగ నిరోధక వ్యవస్థ అనేది మనలో బలహీన పడిపోతుంది దీనివల్ల జబ్బులు మనలో ఎక్కువ అవుతాయి